ఒకే ఏ సాంగ్ చేయాలంటావు ఒక ఎకరం పొలం దున్నాలంటావు ఫస్ట్ టాక్టర్ దగ్గరికి పోవాలి టాక్టర్తోనే దున్నేయాలి టాక్టర్తోని దున్నించినాక దాన్ని మంచిగా దున్నించిన తరవాత మళ్ళా వాటరు దాన్ని మొత్తం నింపి ఒక రోజంతా రెండు రోజులంతా మొత్తం పొలాన్ని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మనము మొలక తయారు చేయాలి మొలక మొలకలకి మొలక పొలం చల్లినాక మినిమమ్ అదొక ఇరవై ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత నాదే స్టర్ట్ అయితాది మినిమమ్ నెల నెల వరకు దాన్ని నాటేసి నాటు వేయాలా మళ్ళా పొలం మళ్ళా కంప్లీట్గా మళ్ళా మెత్తగా వాటర్ పెట్టి మళ్ళా దాన్ని మొత్తం టాక్టర్తోని నాటేయాలి నాటేసిన తరవాత ఫస్ట్ నాటేయంగానే మందేయాలి మందేయి కోరమండలి వేసిన తరవాత మళ్ళా ఒక ఐదు రోజుల వరకి తరవాత గడ్డి మందు చల్లాలి గడ్డి పడకుండా దానికి పల్చగా నీళ్ళుండాలి మినిమమ్ పొలంలో ఒక ఇంచు రెండు ఇంచుల మందం వాటర్ పెట్టి గడ్డి మందు చల్లాల ఉస్కల కలిపేది గానీ స్ప్రే గానీ గడ్డి మందు చల్లిన తరవాత దాన్ని ఒక రెండు మూడు రోజులు నీళ్ళల్లో ముంటాది రెండు మూడు రోజులు ఖచ్చితంగా వాటర్ ఉండాలి పొలంలో తరవాత ఆ వాటర్ మళ్ళా విడిచిపెట్టి మళ్ళా కొత్త వాటర్ పెట్టుకోవాలి మినిమమ్ పొలం కోతకొచ్చే వరకు మినిమమ్ ఒక నాలుగు సర మందు పడతుంది ఒక పొట్ట మీద ఒక రెండు సార్లు స్ప్రై కొట్టుడు అవుతుంది పోలంకి ఒక నాలుగు సార్లు కింది మందు నెల మందు ఒక రెండు సార్లు పై మందు ఒక ఆరు సార్లయితే మనకు పంట చేతికొస్తుంది పంట చేతికొచ్చిన తరవాత మళ్ళ వరి మిషన్ వచ్చినాంక మిషన్ పెట్టాలి మినిమం అది పంట చేతికి రావాలంటే మినిమం నాలుగు నెలల చిల్లరైతుంది ఒక నాలుగు నెలల చిల్లరైనాంక పొలం మన విత్తనాలు చేతికి అందుతాయి విత్తనాలు చేతికి వచ్చినాంక అప్పుడు మనం మళ్ళ మిషన్ని పట్టించి మినిమమ్ మళ్ళొక పది రోజులు ఐదు రోజుల ఐదు రోజుల పది రోజులు మళ్ళా ఆరబోయాల అంతవరదాకా నీకు అమ్మాలన్నా దాని మిషనికి రాదు మిషన్ అమ్మేటోళ్ళు ఈ వడ్లు అమ్మేటోళ్ళు వాళ్ళు ముట్టరు పచ్చున్నాయంటరు అగ్రికల్చర్ ఈ ఈయన పిలిచిన గానీ ఒక మీటర్ పెట్టుకొని పట్టుకొని వస్తాడు మీటర్ చూస్తాడు అది ఒక పదిహేను రోజుల వరకు కూడా వారికి రాదు అప్పుడు మేము ఇంత కష్టపడి నీళ్ళు పెట్టి టాక్టర్తో దున్నాడి నాటేసి పంట చేతి కొచ్చే వరకు కష్టపడి అక్కడ ఆరబోస్తే ఆళ్ళు మినిమం పదిహేను రోజులు దాక అవి మిషనికి రావు పదిహేను రోజులు మళ్ళా మనం ఆడ చూస్కుంటూ ఉండాలి చూడు ఇంత కష్టపడి పండిస్తాం మళ్ళా పదిహేను రోజులు అక్కడ కావలున్న మళ్ళా దాంట్లో వర్షాలు వర్షాల రోజంత ఆరబోసుంటారు ఇప్పుడు మళ్ళా సాయంత్రం మళ్ళా కుప్ప చేసి అప్పుడు మళ్ళా దాంట్లో వర్షాలంతే ఇంత కష్టపడి ఇప్పుడు ఈ పొలం కోతకొచ్చే వరకు కూడా వర్షం పడొచ్చు అప్పుడు అతి కష్టంగా అంత కష్టమైన మళ్ళా కోతోచ్చి ఇక్కడ కుప్పకొచ్చినాంక మళ్ళా అక్కడ ఒక పదిహేను రోజులు మళ్ళా దాన్ని ఆడాలా ఆ పదిహేను రోజుల లక్కుల అక్కడ కొడితే కొట్టచ్చు లేకపోతే లేదు కొడితే అప్పుడు మాత్రం బాగా ఇబ్బంది అయ్యిద్ది ఇక కుప్ప చేసుడు మళ్ళా దానిమీద పొలతలు కప్పుడు ఆ గాలికి ఎపర ఆగదు సగం నానతాయి సగం నానాయి మళ్ళ ఒక వేళ మిస్టేక్ అయ్యి నానినా గానీ మళ్ళా రెండు మూడు రోజులు మళ్ళ మళ్ళా ఆరబెట్టుడే ఇప్పుడు మినిమం పదిహేను రోజులు అయింది ఇయాల రేపు మళ్ళా నాకు మిషన్కి వత్తాయి అని ఒక రైతు ఆశ పడి చూస్తే ఆ మద్యల మళ్ళా అక్కడ కొట్టిందనుకో మళ్ళా వారం పది రోజులు గానీ మళ్ళా అట్ట అప్పుడు మళ్ళా పది పది రోజులయినాక ఇట్ట అట్ట కష్టపడి వీటిని మిల్లుకు పట్టకపోవాలి లేకపోతే వీళ్ళకి అమ్మినంక మిల్లుకు పట్టక రైస్ అమ్ముదామ అంటే మళ్ళా టైంకి మళ్ళ టాక్టరోడు రాడు వాటిని పట్టుకపోను ఆనికి అప్పుడు బిజీ అవి పట్టించి నాంక మళ్ళా రైతు అమ్ముదామనేంత వరకు కొముటోళ్లు సక్కగా దొరకరు కొముటోళ్లు దొరికే వరకు దానికి రేటు గిట్టు బాటు ధర రాదు ఇప్పుడు రైతుకు ఎన్ని కష్టాలుంటాయి గిట్టుబాటు ధర రాదు గిట్టుబాటు ధర లేనిదే అమ్ముతాడేమో రైతుకు లాభం ఉండదు గిట్టుబాటు ధర వచ్చే దాకా కూడా దాన్ని మళ్ళా ఉంచుకోవాలా మరి బియ్యం బాగా ఇక్కడేం తెలుసుకుంటామని ఈ రైతు ఈ పెట్టు వాళ్ళకు పెట్టిన ఖర్చులు వడ్డీలు ఇవి బాగవుతాయి మళ్ళా మనయి తుంచు తారు మళ్ళా దాంట్లో కూడా బియ్యంలో కూడా పురుగు పట్టే అవకాశాలు ఉన్నాయి పురుగులు పట్టిన బియ్యాన్ని మళ్ళా రైతు రైతుకి మళ్ళా గిట్టుబాటు ధర రాదు అప్పుడు స్టార్టింగ్ ఏమో ఈ అగ్రికల్చర్తోని వీళ్లతోని మళ్ళ పొలం కోసేటప్పటికీ కూడా మళ్ళ సగం మళ్ళా నీళ్లకే పోతాయి మళ్ళా ఇప్పుడు కోత కొచ్చేంత వరకు మిషన్ పెడదామనే వరకు ఒక వ్యాధి పట్టిందనుకో పొలం మిషన్ నాది మిషన్ అక్కడే వరకు ఎన్ని సగం కింద పడతాయి మళ్ళా వీటిని ఇక్కడ ఆర పట్టు పట్టుకొని కుప్ప పోసిన తరువాత ఆరబెడితేనెమో ఆ కష్టం మళ్ళీ ఈ కష్టం రైతులకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి రైతే రాజు అని జనం అంటారు రైతులకి ఇన్ని ఇబ్బందులు ఉంటాయి మనం ఈ రోజు పంట పండితున్నాము అని సంబరమంటే రైతుకు లాభం వచ్చింది లే లాభం ఎన్నో కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుంది ఒక రైతు ఒక వ్యవసాయం మళ్ళ మినిమం ఎకరం కు ఒక ఎకరం పొలం వేయాలంటే మినిమం ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయితాది మినిమం నాటుకోక ఎనిమిది వేలు వేస్కొని టాక్టర్ ఒక ఎనిమిది వేలు వేస్కొ కింది మందులు పై మందులు మినిమమ్ ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు పెట్టినాక నీవు పంట పండించే వరకు మళ్ళ ఇవి అమ్మేవాళ్ళు కూడా ఇరవై రావు రైతు కష్టం ఇంత కష్టపడ్డ గానీ ఫలితం ఫలితం లేకుండా పోతోంది లేకపోతే దళారులు తింటారు ఇక దళారులు అమ్మేటోళ్ళు అదే లాభం చూసుకుంటారు తీరా చేతికొచ్చే వరకు రైతుకు కష్ట తప్ప లాభదాయకాలు తక్కువ ఉంటాయ్ వ్యవసాయం వ్యవసాయం అంటే కూరగాయల్లో కూడా గానీ కూరగాయ పడితే దానికి ఫస్ట్ మళ్ళ దున్నుడు మళ్ళ దాన్ని సాగు చేస్తూరు దాంతో ఒక గడ్డి పూస లేకుండా నీట్గా చేయాలా నీట్గా చేసినంక మళ్ళ పొలం దాన్ని నానిపి మొక్కలు పెట్టాలి మళ్ళ మొక్కలు పెట్టి టమాటా వంకాయ అవి మళ్ళా చేసి గిట్ట మళ్ళీ పెట్టాలి దేని దానికి ఏ డబ్బ ఆ డబ్బాకు మళ్ళ పెట్టి దానికి వాటర్ పెట్టాలి దానిక్కూడా మళ్ళా నెల మందు నెల మందు కొట్టాలి నెల మందు కొట్టిన తర్వాత మళ్ళా ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళా ఒకసారి పైప్ మందు కొట్టాల వీటికి పై మందు కొట్టినంక మళ్ళ అప్పుడు కూడా పూతకొస్తుంది పూతకొచ్చినప్పుడు మళ్ళ పూత మందు కొట్టాల అయి పోయేటట్టు ఇందలవాటప్పుడు మళ్ళా కొంటారు అవి మళ్ళా కూరగాయలను మంద మార్కెట్కి పట్టకపోతే అక్కడ కూడా దళారులుంటారు వాళ్ళు కూడా మారు వ్యాపారాలు వాళ్ళు కూడా మనకి స సరైన రేటు ఇయ్యరు సరైన రేటు ఇయ్యక ఆళ్ళ లాభాలు ఆళ్ళు చూస్కొని మళ్ళ మనదగ్గర తీస్కుంటారు